హలో అవును చెప్పండి అన్నీ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇస్తాను స్టార్టింగ్ ప్రైజ్ ఫైవ్ హాండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంది త్రీ థౌజండ్ అబోవ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయి మంచి కంపెనీ బ్యాగ్స్ ఉన్నాయి డిస్కౌంట్ కూడా ఇస్తాము మేము స్కై బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా చాలా కంపెనీ బ్యాగ్స్ ఉన్నాయి మంచి మంచి క్వాలిటీతోటి కలర్ పెన్సిల్స్ అన్నీ ఆయిల్ ప్లాస్టెల్స్ అవన్నీ అవేలబుల్ ఉన్నాయి ఫ్యాన్సీ అవన్నీ అవేలబుల్ ఉన్నాయి చార్ట్స్

కలర్ పేపర్స్ అవన్నీ అవేలబుల్ ఉన్నాయి మీరు ఎక్కువ త్రీ థౌజండ్ కంటే ఎక్కువ ప్రైజ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నో బ్రాండెడ్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి రికార్డ్స్ కూడా ఉన్నాయి విత్ స్పైరల్ విత్ స్పైరల్తో ఉంటాయి స్పైరల్ చేసి ఇస్తాము దానితో ఏ ఎక్స్ట్రా ఎక్కువ పేపర్స్ పెట్టి ఇచ్చేస్తాము పేపర్స్ అంటే ఏ ఫోర్ షీట్స్

అక్ష్ అక్షరా

మోర్ దెన్ ట్వల్వ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డైరీస్ ఇంకా మంచి మంచి క్వాలిటీతోటి ఉంటాయి అన్నీ అన్నీ కలర్స్ ఉన్నాయి ట్వల్వ్ కలర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి రైటింగ్ టేబుల్స్ అవి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అది బ్యాగ్స్ టేబుల్స్ సెపరేట్ ఓకే మార్నింగ్ ఎయిట్కి ఓపెన్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ